ఈ గ్రామీణ ప్రాంతంలో రైతులకి పొలం పంట వేసినప్పుడు ఎక్కువ వర్షాకాలం అనేది పంటకి రోగాలు అనేవి వస్తుంటాయి ఆ పంటకు వేసే మందులకి చాలా కాస్ట్లీగా ఇగా దాంట్లో ఇంక మందులు ఎంత కాస్ట్లీగా ఉంటాయో సో దీంట్లో దాంట్లో ప్రాఫిట్ అనేది తక్కువ ఉంటుంది సో వర్షం ఎక్కువ కొట్టినా కూడా కర్రలు అనేది మొత్తం అడ్డం పడిపోతాయి సో దానివల్ల వాళ్ళకి ఏ ఇన్సూరెన్స్ అనేది ఏం ఏం వర్తించదు ఎవరు పట్టించుకోరు కూడా ఈ యొక్క పంట నష్టం పోయింది అని కొందరు కొందరు రైతులు సూసైడ్ అటెంటూ అప్పుల గురించి ఉరేసుకొని చచ్చిపోతారు ఎక్కువ అంటే సొంత రై సొంత భూమి ఉన్న రైతుల వాళ్ళకైతే ఎంతో కొంత సేఫ్ ఎందుకంటే వాళ్ళకి దాంతోపాటు రైతు బంధువు అనేది వాళ్ళకి వస్తాయి ఎవరైతే పొలంనీ కౌలుకి తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి ప్రాఫిట్ అనేది తక్కువనే ఉంటుంది సో ఏమైనా గట్టిగా అయినా వర్షాలు ఏమన్నా పంట వర్షాలు వచ్చి పంట మునిగినా కూడా వాళ్ళకు అధిక నష్టం అనేది ఉంటుంది అధిక నష్టం వచ్చిన కూడా గవర్నమెంట్ కూడా ఏమీ అంటే ఏమో మనీ పరంగా అయితే ఏమీ ఆదుకోదు సో వాళ్ళే నష్టం వచ్చిన కష్టం వచ్చినా ఆ సమస్యలు అనేవి చాలా ఎదుర్కొంటారు సో దీనివల్ల ఏందంటే చాలామంది ప్రజలు అప్పులు అప్పులు చేసి ఎట్లారా పంట వేస్తే డబ్బులు వస్తాయి కదా అని చాలామంది అనుకుంటారు ఒక్కొక్కసారి వర్షాలు వల్ల పంటను మొత్తం మునిగితే ఆ సమస్యని రైతుగా తట్టుకోలేక చాలామంది ఉరేసుకొని చనిపోతారు సో ఇది గ్రామీణ ప్రాంతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇలా ఇలానే ఉంటాయి